సార్ సార్ మేము ఇక్కడ ఫోర్ మెంబర్స్ వస్తున్నాం సార్ మా ఫ్యామిలీ మేము అంతా కలిసి అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలు అవి చూడడానికి తమిళ నాడులో సార్ మాకు ఇక్కడ ఇది మంచి హోటల్ అని చెప్పి మా రివేటివ్ చెప్తే కాల్ చేసామండి ఇది మాకు రూమ్స్ అనేవి మాకు ఒక టూ రూమ్స్ కావాలండి

ఏసివి ఏసీ కానీ ఫెసిలిటీస్ కానీ అన్ని బాగుంటాయి అని మాకు చెప్పారు అసలు ఏమి ఎలాగా అవైలబుల్గా ఉన్నాయండి

ఓకే సార్ మాకు అయితే మాకు ట్వంటీయత్తు కల్లా బుక్ చెయ్యండి సార్ నాకు టూ రూమ్స్ కావాలి నా పేరు ప్రియా అలాగే సార్ మాకు వెజ్లో ఫుడ్ ఐటమ్స్ కావాలి సార్ మాకు వెజ్లో ఏమున్నా పర్వాలేదు ముఖ్యంగా అయితే మేము పన్నీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం పన్నీరు కానీ చపాతి కానీ అలాంటివి మాకు అవైలబుల్గా ఉంటాయాండి ఓకే సార్ అంటే మేము వెజ్ తినము అదే నాన్ వెజ్ తినము వెజ్కే మేం ఎక్కువగా ఉంటాము ఇంకా ఏమైనా మీ యొక్క రెస్టారెంట్లో కానీ మాకు వెరైటీస్ ఏమైనా ఉంటాయా అండి ఓకే ఇక్కడ ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది కదండీ ఏమైనా చుట్టుపక్కల చూడ్డానికి ఏమైనా ఉన్నాయా అండి అక్కడ పక్క పక్కన ఓకే మీ హోటల్లో స్విమ్మింగ్ పూల్ అది ఏమైనా ఉన్నాదా అండి ఓకే ఓకే ఇంకా ఏమైనా ఉన్నాయా అండి సౌకర్యాలు మాకు అంటే మేము ఒక త్రీ డేస్ ఉందామనుకుంటున్నాం అంటే గేమ్స్ కానీ పిల్లలకి ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా ఏంటి అని ఓకే అండి ఇది ఏమైనా మాకు ప్యాకేజీ లాగా ఉంటుందా అండి ఫ్యామిలీ ప్యాకేజ్ ఆ అవునండి ఓకే సార్ ఆ ఇదంతా కలిపి మాకు ఒక వేళ్ళ త్రీ డేస్కి ఎంత పడుతుందండి ఓకే ఓకే సార్ అయితే నేను ట్వంటీయత్ అక్కడికి వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఓకే సర్ థ్యాంక్ యూ